అయ్యా నమస్కారం మా తాతగారు ముత్తాతగారు మీకు చెప్పినట్టే ముందుగా మీతో సంభాషణ అయితే జరిగినది మీరు మర్చిపోయి ఉంటారు మా తాత ముత్తాతలు ముందు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవారు అండి అయితే అయితే వృత్తిరీత్యా వారు ఢిల్లీ రావడం జరిగింది నేను ఢిల్లీలోనే పుట్టి పెరిగాను అయితే నేను తిరిగి ఆంధ్రప్రదేశ్ని చూడటానికి ఒక పాతిక ఏళ్ల తరువాత వస్తున్నాను మీరు ఇరవై ఒక్క రోజులు అండి అవును అండి ఆంధ్రప్రదేశ్లో అన్నీ అన్ని ప్రాంతాలకు ఉత్తరాంధ్ర అంటారు కద అండి అది గోదావరి జిల్లాలు అంటారు కద అండి అది చిత్తూరులో ఆ తిరుపతి అంటారు కద అండి అది తిరుపతి నెల్లూరులో కుదిరితే తమిళనాడు కూడా పట్టుకెళ్లండి వద్దులే అండి తమిళనాడుతో మనకెందుకు పర్వాలేదు తిరుపతి నుండా అండి ఎన్ని రోజులు పడుతుందండి అక్కడ వచ్చేయచ్చు మంచిది ఆయన వెళ్ళాలి తప్పకుండా తప్పకుండా మంచి సెలవిచ్చారు క మంచిది కరెక్ట్ మీరు చెప్పింది అర్ధమైంది తరువాత గోదావరి జిల్లాలో ఏదో బాగుంటుంది అని విన్నాను అండి అదేంటి అండి కోనసీమ అండి అవునండి అవునండి దక్షిణగంగ మంచిది అండి

ఆంధ్రదేశమే ఉండదు ఆ మంచిది అండి సింహాచలం సింహాచలం ఉన్నది అంటారు అండి అది విన్నాను అదెక్కడ ఉంది అది ఎన్ని రోజులు పడుతుంది ఎన్నిరోజులు పడుతుంది చిత్తూరు నుండి ఆ ఒకే ఆ సినిమా వచ్చింది అండి

మంచిది అండి ఆ

అద్భుతం అండి అది కూడా చూడాలి అండి తప్పనిసరిగా విశాఖపట్నం నుంచి అక్కడ అక్కడ ముగిద్దాం అండి నాకు తెలిసీ చిత్తూరు జిల్లాలో తిరుపతి మా పెదనాన్నగారు చిత్తూరు జిల్లా అక్కడ వారం రోజులు ఉండి కోనసీమ అనబడు మీ గోదావరి తల్లి దగ్గరికి ఒక వారం రోజులు ఉండి ఆ విశాఖపట్నంలో కూడా వారం రోజులు ఉంటే మా ఇరవై ఒక్క రోజులు పూర్తి అవుతుంది కదండీ ఆహా అత్యద్భుతం అత్యద్భుతం ఆహా ఓకే సరే అర్థమైంది అండి మంచి మీ మీ మీకు అడ్వాన్స్ కూడా మీకు మీ ఖాతాలోకి పంపడం జరుగుతుంది తప్పనిసరిగా అండి తప్పనిసరిగా ధన్యవాదాలు